తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పశ్చిమ తీర జిల్లా జిల్లాలోని ప్రధానమైన పరిశ్రమలు మరియు వ్యాపారాలు వ్యవసాయం జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆర్థిక కార్యకలకం కార్యకలాపం పత్తి వరి మొక్కజొన్న కొబ్బరి మామిడి అరటి మొదలైనవి ప్రధాన పంటలు పారిశ్రామికీకరణ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి వీటిలో ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ రసాయనాలు సిమెంట్ మొదలైనవి ఉన్నాయి వ్యాపారాలు జిల్లాలో అనేక వ్యాపారాలు ఉన్నాయి వీటిలో చిన్న మధ్య తరహా పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు కాలక్రమేణ అనేక మార్పులకు గురయ్యాయి వ్యవసాయ రంగంలో పంటలు ఉత్పత్తి మరియు నాణ్యతలో గణనీయమైన పెరుగుదల ఉంది పారిశ్రామిక రంగంలో అనేక కొత్త పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి మరియు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తుల ఎగుమతి పెరిగింది వ్యాపార రంగంలో చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు వృద్ధి చెందాయి మరియు ఆన్లైన్ వ్యాపారం కూడా బాగా ప్రాచుర్యం పొందింది